నమస్కారం నా పేరు వర్ష నేను డిగ్రీ పూర్తి చేశాను మాది నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలోని మాది లోకల్ మాకు మా నాన్నగారు అమ్మగారు చాలా తోడుగా ఉంటారు మా నాన్నగారు పొలం పండిస్తూ ఉంటారు మా నాన్న మరియు పొలం పండించి మిగతా ఐదెకరాలల్లో అన్నీ రకాల కూరగాయలు పండిస్తుంటారు మా నాన్నగారు డిగ్రీ పూర్తి చేశారు మమ్మల్ని చాలా చక్కగా చదివిపిస్తూ ఉంటారు మా అమ్మగారు ఇంటర్ చదివింది మా అమ్మ మా అమ్మ ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చూసుకుంటూ కుట్టు మిషన్ కుడుతుంది నాకు అన్నయ తమ్ముడు అక్కయ ఉన్నారు మా అన్నయ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ హైదరాబాదులో మా తమ్ముడు నిజామాబాదులోని కాకతీయ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మా తమ్ముడు చాలా బాగా చదువుతాడు మరియు మా అక్కయ్య హైదరాబాదులోని సుచిత్రాలో ఉంటుంది మా అక్కయ్య సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేస్తుంది మా అక్కయ్యకి పెళ్ళి అయ్యింది మా మా బావ కూడా సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ చేస్తాడు మాకు పదెకరాల పొలం ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఐదెకరాల పొలం మరియు మా ఇంటి కాడ ఐదెకరాలు ఉంది మా ఐదే ఇంటికాడున్న ఎకరాలల్లో మేము కూరగాయలు పండిస్తాము మరియు మేము మరియు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మా అమ్మ నాన్నగారు మరియు మేము అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్తుంటాము దేవా దేవాలయాలను కూడా సందర్శిస్తుంటాము మాకు విహారయాత్ర మా అమ్మ నాన్నలతో వెళ్ళడం చాలా ఇష్టం మరియు మా అమ్మ నాన్నగారు అన్నిట్లో మాకు తోడుగుంటారు ఏ పనిలోనైనా చాలా మంచిగా ఆసక్తికరంగా చూపిస్తూ ఉంటారు మేం ఏ పని చేసినా కాదు అనకుండా అన్నిట్లల్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు మా అమ్మ నాన్న అమ్మ మా అమ్మ నాన్నల దీవెన మాకెళ్ళపుడు ఉంటే చాలు అలాగే మా అమ్మమ్మ తాతయ్య కూడా చాలా బాగా చూసుకుంటారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి నుండి ఐదు కిలోమీటర్లల్లో ఉంటుంది మా తాతయ్య గారు ఊరికి సర్పంచ్ మా తాతయ్యకి మా తాతయ్య గారు చాలా మర్యాదకరంగా చూసుకుంటారు మమ్మల్ని మా అమ్మమ్మ కూడా అంగన్వాడీలో టీచర్గా చేస్తుంది మాకు మంచిగా చెప్తుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తుంది మరియు మా అమ్మమ్మ వాళ్ళు కూడా పలం పండిస్తూ ఉంటారు అక్కడ కూడా మాకు పొలం ఉంది మా అక్కయ్య వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మేమందరం కలిసి విహారయాత్రకి వెళ్తూ ఉంటాము మరియు మాకు గ చాలా గౌరవం ఇస్తూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళెక్కడికెళ్ళినా మమ్మల్ని తీసుకు వెళ్తూ ఉంటారు